కోళ్లలో ఆర్ఎస్ఆర్ కోడి కొత్తగా ఈ జాతి అనేది ఎక్కువగా మనుగడలో ఉంది ఎక్కువగా ఈ కోళ్లను పెంచుతున్నారు అదే విధముగా పెద్ద జాతి కోళ్లను భీమవరం కోళ్లను ఎక్కువగా పెంచుతున్నారు ఈ భీమవరం కోళ్లు అనేవి కోడి పందానికి ఎక్కువగా పెంచుతూ ఉంటారు అదే విధంగా అల్సర్ కోళ్ళు అనేవి కూడా ఎక్కువగా పుంజుల మాదిరిగానే ఉంటాయి ఇవి ఎక్కువ బరువు వచ్చి అమ్ముకునేటప్పుడు మనకి ఎక్కువగా రేటు ఉంటుంది అంతేకాకుండా ఇవి ఒకదానికొకటి వేరుగా ఉంటాయి నాటు కోళ్లు మామూలుగా జాతి ఒకటిగా ఉంటుంది పెద్ద జాతి ఒకటిగా ఉంటుంది అదేవిధంగా గిరిరాజు కోళ్లు తొండం కోళ్లు అని రకరకాల జాతుల కోళ్లు పెంచుకుంటున్నారు దీనివలన రైతులకు ఎక్కువ అధిక లాభం అనేది చూడగలుగుతున్నారు అంతేకాకుండా ఇవి ఎంచుకునేటప్పుడు అనుభవం ఉన్న తాతయ్య గారు లేదా మన నాన్నగారు వంటి పెద్ద వయసు వాళ్ళను మనం తీసుకువెళ్ళి ఎంచుకోగలగడం మంచిది ఎంచేటప్పుడు కూడా కోడి కాళ్ళను చూసి తలను చూసి తోకను చూసి ఏ జాతి కోడని పోల్చి ఎంచుతూ ఉంటారు